ఒక్కొక్కరికి ఒక కాలంలో ఇష్టప ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలంలో ప్రయాణించడం ఇష్టపడతారు కొంతమందేమో చలికాలంలో అనుకుంటారు ఎందుకంటే చలికాలంలో వెళ్ళే వల్ల ఎక్కువ ఎండ ఎండుండ ఎండుండదు కాబట్టి ఎక్కువ తిరగడానికి కూడా మనుషులకి కొంచెం బలం ఉంటుంది నచ్చినంత నచ్చినంతగా తింటారు నచ్చినన్ని ప్లేసులు తిరొగొచ్చు అలాగా నడుచుకుంటూ వెళ్ళడానికైనా ఎవ్వరు ఇబ్బంది పడరు కానీ అదే వేస అదే ఎండాకాలం వచ్చేసరికేమో ఎక్కు ఎవ్వరు నడవలేరు ప్రతీ ఒక్కరు అలిసిపోతారు పెద్దవారు కాని చిన్నవారు కాని కాబట్టి ఎండాకాలంలో ప్రయాణం చేయడం చాలా తక్కువ నేను చూసినంతవరకు బట్ పిల్లలకి సెలవులు దొరకవు కాబట్టి అందరూ ఎండాకాలంలో సెలవులు రాగానే పిల్లలు మాత్రం చాలా సంతోషపడతారు ఎందుకంటే ప్రయాణిస్తారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింటికి కావచ్చు ఇంకెక్కడికైనా కావచ్చు ప్రయాణించడం వాళ్ళకి ఆనందం ప్రయాణించినంత సేపు వాళ్ళ ఎండ పిల్లలకంటే మనకి పిల్లలకి తెలీదు ఎండ ఎండ ఇదని తెలియదు కానీ పెద్దవాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడతారు పెద్దవారు భయపడతారు కానీ చిన్న పిల్లలకి ఏ కాలమని ఏముండదు నా నా వరకు నాకు ఎండాకాలం అంటేనే ఇష్టం అని నేను చెప్పను కానీ ఎండాకాలం కొంచెం ఒకరకంగా ఇష్టమే బట్ అదే రకంగా నాకు చలికాలం కూడా బాగా ఇష్టం ఎందుకంటే అందరిలాగా మనం కూడా వెచ్చగా స్వెటర్ వేసుకుంటాం అందరితో కానీ స్వెటర్ వేసుకొని కూడా అర్ధరాత్రి వరకు స్నేహితులతోను తిరుగుతుంటాం నేను మ్యాగ్జిమం తిరిగే వాడిని ఇప్పుడికి కూడా తిరుగుతాను నా స్నేహితులతోని తీరుగుతుంటే అదో ఆనందం నాకు తిరిగినంత సేపు నన్ను నేను మరిచిపోతాను వెచ్చగాసేమన్నా బైక్ని మీద రైడ్ చే బైక్ మీద వెళ్ళేవారము మేము వెళ్తుంటాం స్వెటర్ వేసుకోని చల్లగాలి వస్తున్నప్పుడు మేము చెవులు స్వెటర్ వేసుకుని బిర్రుగా స్పీడ్లో మంచి డ్రైవింగ్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో పాతకాలం ముచ్చట్లు మాట్లాడుతుంటే చాలా ఆనందమేసేది నాకు ఇప్పటికి కుడా చలికాలంలో ప్రయాణించడం అంటే ఎక్కడెక్కడో ఒకొక్కరు మంటలు వేస్తుంటారు రోడ్డు మధ్యలో చలి అంటే వేసవి చలి మంటలు కాసేపక్కడ ఆగి ఆ మంట కాడ కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు పాతనాటి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటారు నేను ముసలి వాళ్ళను కూడా చాలా వరకు చూసాను చలికాలం వచ్చిందంటే సరికి చిన్న చిన్న కట్టలేరుకొచ్చుకోని చిన్న దగ్గర ఒక దగ్గర మంటేసుకొని అందరూ జా చుట్టూ కూర్చోని ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు అదొక అను అద్భుతమైన అనుభూతని చెప్తాను ఇంకా బాగా చెప్పాలంటే చాలా వరకు పండగలుయిన ఏదైనా ఏదైనా సెలబ్రేషన్ చేయాలన్నా చాలావరకందరూ చలికాలమే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఎండాకాలం ద్వారా వర్షాలు పడుతుంటాయి ఎవరికి ఏ పని తోచదు అలా అని చలి చలికాలంలో మాత్రం అంతో ఇంతో పని చేయగలుగుతారు కానీ ఎండాకాలమొచ్చేసరికి అందరూ కూడా ఏ ఎక్కువ ఎండగా కావడం వల్ల ఎప్పుడు ఎవరూ ఏ పని చేయలేరు ఏం ఆలోచించలేక పోతుంటారు కాబట్టి అందరూ నాకు తెలిసినంతవరకు చలికాలం ఇష్టం అందరం అలా నాకు తెలిసినంతవరకు వాళ్ళ మంటలు చుట్టూ కూర్చుని మన చిన్ననాటి కబుర్లు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే చాలా ఆనందమేసేది నాకు వేస్తుంటుంది ఇప్పటికి కూడా నేను నా ఫ్రెండ్స్ని స్నేహితులతో కలిసి ఇప్పటివరకు నేను మంటలు వేయలేదు ఎందుకంటే నేను మొత్తం సిటీలో ఉంటాను సిటీలో ఉండడం వల్ల మంటలు వేయడం నాకు కుదరలేదు కానీ చాలా ఆనందమేసింది ఇప్పటికీ కూడా నా స్నేహితులతోని తిరుగుతూ ఉంటాను చలికాలంలో మనమెన్నో ప్లేసులకి వెళ్ళొచ్చు కొంతమందంటారు ఊటీలో చల్లగా ఉంటుంది అక్కడికెళ్ళాలని కానీ ఊటీలో వెళ్ళ వెళ్ళొచ్చు అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు చలికాలం అనగానే అందరూ వేడి నీళ్ళు ఇదే అంటారు చల్ల నీళ్ళతో వేడి నీళ్ళతో చల్ల నీళ్ళతో చేస్తే ఇంకా మజాగా ఉంటుంది నా వరకు చలికాలంలో వణుకు వణుకుతూ చేస్తేనే స్నానం చేస్తుంటాం బయటకెళ్తుంటాం భయముండదు ఎక్కడ కూడా స్నేహితులుంటారు మన చుట్టూ మనల్ని కాపాడుతూ ఉంటారు ఏమన్నా ప్రోబ్లం ఉంటే ఫస్ట్ గుర్తొచ్చేది మన కుటుంబం తర్వాత మన స్నేహితులే స్నేహితుల తర్వాతే ఏదైనా చలి కా చలికాలమంటే కూడా ప్రతి ఒక్కరు అదేంటో కానీ అందరూ చలికాలమంటే అబ్బే చలికాలం చలిపెడుతుంది చలిపెడుతుంది అంటారు కానీ అర్థరాత్రి కాగానే ఫ్యాన్ వెయ్యకుండా ఏ ఒక్కడు కూడా పడుకోలేడు అందరూ ఫ్యాన్ వెయ్యా ఫ్యాన్ వెయ్యాల్సిందే మళ్ళీ ఫ్యాన్ వేసాక బొంత నిద్ర నిండా కప్పుకోని వెచ్చగా ఉంటున్నారు నిమిషంలో పడుకోవాల్సిందే అదొచ్చే నాకలా సమచ్చిరికానుసారం గుర్తుండిపోయే రోజులున్నాయి చిన్నప్పుడు మా నాన్నని గట్టిగా పట్టుకునే వాడిని నాకు చాలా వెచ్చగా అనిపించేది చలికాలంలో నాన్నతో నేను గడిపిన క్షణాలు తక్కువే నాకు ఫ్యూచర్లో కూడా ఇంకెవరైనా వస్తే కూడా నేను అలాగే ఉంటానేమో చలికాలంలో మన ఇష్టపడ్డ వాళ్ళతోనే చ చలికాలం హ్యాపీ గట్టిగా పట్టుకుని ఉండే నిమిషం కోసం చాలా ఆనందంగా ఉంటుంది చాలా వరకి ఇప్పట్లో ఫేమస్ ఏంటంటే చలి కాలం రాగానే మంచుతో ఆ మంచు పొద్దున్నే నిద్ర లేవగానే మంచొస్తుంటుంది నోట్లో నుంచి ఉఫ్ అనగానే తెల్లగా ఇట్లా మంచొస్తుంటే అందరూ దాన్ని చూసి ఏదో పెద్ద మ్యాజిక్ అనుకొని ఫీల్ అయిపోయి ఆడుతూ ఆడుకోవడము పిల్లలు కానీ మనం కానీ ఇప్పుడు రీల్సు గీల్స్ అని పెద్ద పెద్ద షేర్ అయితున్నాయి కానీ అది కూడా అంత మంచు కానీ ఒక్కసారి చలికాలం ద్వారా తప్పక కొన్ని మిస్టేక్స్ ఏంటంటే మంచు ఎక్కువ వెళ్ళడం కూడా ఒక్కొక్కరు రోడ్ల మీదకి వస్తే యాక్సిడెంట్లు అవుతున్నాయి అది ఒక ఒక రకంగా డిస్సపాయింట్ అనే చెప్పాలి నేను మిగతా అంత వరకైతే అంతా మంచినే ఉంటుంది చలికాలంలో ట్రావెలింగ్ ఇంకా బాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే వణుకుతో ట్రావెలింగ్ చేసి వచ్చి చూ చూడ్డానికి కూడా లొకేషన్స్ అన్నీ చాలా అద్భుతంగా కనిపించాయి నా వరకు నాకు అని నేననుకుంటున్నాను